సామాజిక మధ్యమంలో వినవచ్చు వీడియోలు చూసి కానీ నేను ఏమనగా నా ఏమనగా చెప్పానంటే దీనివి అరకు వెళ్ళినప్పుడు నేను నిత్యం వీడియోలు తీసినప్పుడు అది అరకు అరకులో ఉన్న గృహాలు బుర్రా గృహాలు అనేక రకమైన జలపాతాలు అనేక జల జలపాతాలు ఇలాంటివి ఫోటోలు తీసాను అనేకమైన అనేకమైన మంచులతో ఉన్న మంచుతో ఉన్న కూడిన ఐసు గడ్డలో ఉన్న ఫోటోలు తీసాను అలాగే చిన్నపిల్లలు ఏడుస్తు ఉంటే వాళ్ళ ఏడుపు ఎంత అందంగా ఉంటుందో అదికూడా ఫో వీడియో తీసాను అలాగే నాకు నా స్నేహితులతో కలిసి ఉన్న ఒక వీడియో కూడా తీసాను అలాగే మా మ మాధ్యమంలో పెట్టడానికి మీ మా నృత్యంలో వీడియోలు తీసాను అలాగే ఎన్నో వినోదాలు ఉన్న మా స్నేహితులతో అన్నం తినిపించుకున్న వీడియోలు తీసాను ఇతరుల అన్నం అన్నం కోసం కొట్టుకుంటున్నారు అప్పుడు కూడా వీడియో తీసాను ఇలాంటివి ఎన్నో మరింత వీడియోలు తీసాను అలాగే వింత వింత జంతువులు ఫోటోలు తీసాను అలాగే పులి ఫోటో దగ్గర నుంచి తీయకుండా దూరం నుంచి తీసాను అలాగే పులులు సింహాలు ఏనుగులు ఇలాంటివి ఎన్నెన్నో జంతువుల ఫోటోలు తీసాను అలాగే ఎన్నెనో వీడియోలు వీడియోలు వీడియోలు ఫొటోలతో పాటు వీడియోలు కూడా యాడ్ చేసి ఫోటోలు కింద మార్చాను ఇలాంటివి సన్ని సమ్మోహమైన వీడియోలు ఉన్నాయి అంటే మా స్నేహితులతో కలిసి తీసుకున్న వీడియోలు ఇది ఒక ఇది గొప్ప ఇది ఈ మరింత వీడియోలు సమ్మోహంగా తీయవచ్చు ఇది మాకు ఎంతో వినోదం ఇస్తుంది అలాగే నేను అరకు వెళ్ళిన బుర్ర గుహలలో ఇవి అన్నీ వీడియోలు తీసి ఎంతో ఆనందంగా ఉన్నాను కాబట్టి ఇది సామాజిక నృత్యం వీడియోలుగా నాకు వినోదం ఇస్తుంది కాబట్టి ఈ అరకు వ్యాలీ అన్నది మాకు గొప్ప వినోదం ఇస్తుంది కాబట్టి గొప్ప వీడియో అని చెప్పగలను